హలో సార్ నేను లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాను లైబ్రరీని విజిట్ చేయడానికి వచ్చారు కదా ఓకే ఓకే మీరు లైబ్రరీకి వచ్చారు కదా సార్ ఏయే బుక్స్ కావాలనుకుంటున్నారు సార్ మీరు లైబ్రరీని విజిట్ చేస్తున్నారు కదా ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు మీరు ఏ విధంగా అడిగినా మేము మీకు సహకరించగలం సార్ మీరు ఒక్కసారి లైబ్రరీ చూసుకున్నట్టైతే ఒక వైపు ఇంగ్లీష్ బుక్స్ ఒక వైపు తెలుగు బుక్సు ఒక వైపు పిల్లలకి సంబంధించిన బుక్స్ కూడా మా వైపు సెట్ చేయడం జరిగిందండి మీకు కావలిసినవి మీ అందుబాటులో తెలుసుకోవడానికి మరియు ఈ బుక్స్ గురించి మీకు ఏమేం తెలుసుకోవాలనుకుంటున్నారు సార్ కొంచెం క్లుప్తంగా చెప్పగలరా హలో హిస్టరీ గురించి ఒక రెండు నిమిషాలలో మాట్లాడండి సార్ కొంచెం వివరించి చెప్పగలరా సార్ అవును సార్ చెప్పండి సార్ ఓకే సార్ మీరు బుక్స్ ఏ రకమైన బుక్స్ కావాలనుకుంటున్నారు సార్ హిస్టరీ సంబంధించినవా కెమిస్ట్రీ సంబంధించినవా ఫిజిక్స్కి సంబంధించినవా ఏం కావాలనుకుంటున్నారో చెప్పారంటే మేము మా లైబ్రరీలో మేము అక్కడికి తీసుకెళ్తాం సార్ హిస్టరీ కెమిస్ట్రీయా సార్ ఒకే సార్ మీరూ ఏ విధంగా ఏ బుక్సుని చదవాలనుకుంటున్నారు సార్ మీకు హిస్టరీ గురించి తెలియాలనుకుంటున్నారు కాబట్టి కెమిస్ట్రీ గురించి తెలియాలనుకుంటున్నారు కాబట్టి మా దాంట్లో రెండో రోలోకి వెళ్ళారంటే మీకు కొన్ని ప్రపంచ యుద్ధాలు గురించి కొన్ని చరిత్రలు గురించి బుక్స్ అనేవి ఉంటాయి సార్ మా దగ్గర రకరకాల శాస్త్రవేతలు గురించి రకరకాల ప్రపంచ జ్ఞానోదయాల గురించి మా దాంట్లో ఉంటాయి సార్ మీరు దాని గురించి తెలుసుకోవచ్చు సార్ కెమిస్ట్రీ గురించి ఉంటాయి సార్ మీకు అవి కెమికల్ బాండింగ్స్ మరియు కొన్ని రియాక్షన్స్ గురించి కొన్ని ఫన్నీ ఫన్నీ వర్డ్స్ గురించి కూడా ఉంటాయి సార్ మా దగ్గర మీరు వీటిని తెలుసుకున్నారంటే మీకు కూడా చదవడానికి అసక్తికరంగా ఉంటాయి సార్ మా లైబ్రరీలో అవి ఏంటంటే వరలక్ష్మి ఉంటుంది సార్ మాది ఏంటంటే ఐ రైట్ రైటర్ గణపతి వరలక్ష్మి బుక్స్ స్టోర్ అని అవైలబుల్లో ఉంటుంది సార్ గణపతి వరలక్ష్మి బుక్స్ స్టాల్ అని అవైలబుల్లో ఉంటుంది సార్ ఈ లైబ్రరీ దగ్గరకి వచ్చి మీరు చెక్ చేసుకున్నారంటే మీకు ఏ రకమైన బుక్స్ కావాలనుకున్నా వెంటనే మేము సంప్రదిస్తాం సార్ ఆ మార్నింగ్ తొమ్మిది పది నిమిషాలు కాడ నుంచి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఓపెన్ చేసి ఉంటుంది సార్ మా దాంట్లో శుక్రవారం మరియు ఆదివారం హాలిడేస్ ఉంటాయి సార్ ఈ లైబ్రరీకి సంబంధించిన మీకు డిటెయిల్స్ తెలియాలంటే ఆన్లైన్లో వరలక్ష్మి బుక్స్ స్టాల్ అండ్ వరలక్ష్మి లైబ్రరీ అని ఉంటాయి సార్ అందులో చెక్ చేయండి సార్ ఓకే సార్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా సార్ ఆలోచించండి సార్ మీకు ఏ రకమైన బుక్స్ కావాలి మీరు విచిత్ర వివరించి నాకు చెప్పారంటే నేను మీకు వాటి గురించి వాటి డీటెయిల్స్ గురించి చెప్పగలను సార్ మీరు మా లైబ్రరీలో వెతుక్కోవడానికి మేము ఛాన్స్ ఇస్తాము సార్ మీరు మా లైబ్రరీలో వెతుక్కుని అది ఎక్కడుందో చూసుకుని మీరు కూడా తీసుకెళ్ళచ్చు సార్ మీరు మా స్టార్టింగ్ స్టార్టింగ్ లైబ్రరీకి రావడం సార్ అందుట్లో మీరు సిగ్నేచర్ చేసి అక్కడికి లోపలికి వెళ్ళి బుక్స్ చదువుకోవచ్చు సార్ మీరు బుక్స్ తీసుకెళ్ళాలంటే ఇక్కడ మాకు కొన్ని డేస్ పాస్ అని ఒక పాస్ ఉంటుంది సార్ ఆ పాస్ తీసుకుని ఆ పాస్లో ఇంత మనీ అని కట్టిచ్చుకుంటాము సార్ ఆ మనీ మీరు చూసుకుని అదీ మాకు మంత్లీ మంత్లీ పాస్ ఉంది సార్ ఈ మంత్లీ పాస్ తీసుకున్నారంటే బుక్స్ మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు సార్ లేదు అంటే అక్కడ లైబ్రరీకి వచ్చైనా చదువుకోవాలి సార్ టూ అవర్స్ చదువుకోవడానికి మేము టైమ్ ఇస్తాము సార్ రిటర్న్ మాకు వన్ మంత్లో తిరిగి ఇచ్చేయాలి సార్ మీ దగ్గర పాస్ ఉంటుంది కదా సార్ ఆ పాస్లో ఉన్న నంబర్కి మేము కాల్ చేస్తాం మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి మా బుక్సు ఒకవేళ రిటర్న్ ఇవ్వకపోతే దానికి డబ్బులు అనేవి మాకు కొంచెం అమౌంట్ తీసుకుంటాము సార్ ఆ బుక్ వెనకాల ఉంటాయి సార్ ఆ బుక్కు సంబంధించిన దాన్ని బట్టి మేము అమౌంట్ అనేది తీసుకుంటాం సార్ మా దగ్గర ఏంటంటే కొన్ని రకాల హిస్టరీ బుక్స్ అనేవి దొరుకుతాయి సార్ ఓకే సార్ వీటి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలియాలా సార్ మీకు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఉంటాను సార్